మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరు నాకు ఇష్టమైన దర్శకుడు రాజ్మౌళి రాజ్మౌళి సినిమాల్లో నాకు బాహుబలి వన్ బాహుబలి టు ఆర్ఆర్ఆర్ ఇంకా సై కూడా చాలా ఇష్టం అందులో ఒక క్రియేటివిటీ అనేది దర్శకుడిలో ఉంటుంది బేసిక్ ఏంటంటే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి హీరో మేనరిజం వరకు కూడా దగ్గరుండి అన్నీ చెక్ చేసి అది ఎలాగా మనకి స్క్రీన్ మీద ప్రజెంట్ అవుతుంది అన్నది ఆయనే ఊహించుకొని కొంచెం లేటు అయినా కూడా ప్రేక్షకులకి మంచి మూవీని అందిస్తాడు ఆయన దర్శకత్వంలో కూడా చాలా ఈజీ చాలా టైం తీసుకున్నా కూడా యాక్టర్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా తనకు కావలసిన పని కూడా చేయించుకుంటాడు అనమాట నేను చాలా ఇంటర్వూస్లో చూశాను ఆయనా వ చాలా జోవియల్గా కూడా ఉంటారు చాలా దర్శకుడు లాగే ఉండరనమాట ఆయన ఆయన డైరెక్షన్లో పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్వ్యూలో చెప్పేదేంటంటే ఆయన చాలా మంచి డైరెక్టర్ ఆయనతో ఉంటే అసల డైరెక్షన్ చేసినట్టే అనిపించదు నేను యాక్టింగ్ చేసినట్టే అనిపించదు అన్నట్టుగా చెప్పారనమాట అంతేకాదు ఆయన ప్రమోషన్స్లో వచ్చినప్పుడు కూడా చాలా పొలైట్గా మాట్లాడతారనమాటండి ఎవరినీ కించపరిచే విధంగా కాని కామెంట్స్ చేయటం ఇంకా హీరో మీద కాని హీరోయిన్స్ మీద కాని కామెంట్స్ చేయటం కూడా ఆయన చెయ్యరు అదే విధంగా మంచి సోషల్ వర్కర్ కూడానండి ఆయన ఆయన హుద్ హుద్ తుఫానది వచ్చినప్పుడు కూడా మంచిగా ఫండ్ అవి కూడా వాళ్ళకు ఇచ్చారనమాట ఇలా ప్రకృతి వైపరిత్యాలు జరుగుతున్నప్పుడు కూడా డైరెక్టర్ నుంచి ఎంతోకొంత ఆర్థిక సహాయమనేది ప్రజలకు అందుతుంది అంతేకాకుండా తన యొక్క కుటుంబానికి కూడా ఒక మంచి ఫ్యామిలీ ఫ్యామిలీమాన్గా ఉన్నారనమాటండి ఎందుకంటే ఆయన కుటుంబస్తులను కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తారనమాట ఆ సినిమాల్లో సినిమాల్లో వాళ్ళ కష్టమేంటో కూడా ప్రతి ఒక్కరికి మా వైఫు ఇలాగా కాస్ట్యూమ్స్ అన్ని డిజైన్ చేసింది ఇంకా కావలసినటువంటి ఫుడ్డు కూడా వండి పెట్టారు అని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట బాహుబలి టైంలో అయితే ఆమె వాళ్ళింటి నుంచి క్యారియర్స్ అవి పట్టుకొచ్చి ఇంకా ఈ హీరోయిన్స్కు కాని వీళ్ళకు కాని వాళ్ళక్కూడా ఆమె సర్వ్ చేసిందని అంటే ఇంటి భోజనంతో కూడా మంచిగా వాళ్ళందరిని కూడా చూసుకున్నారని చెప్పి వాళ్ళు కూడా ఈ డైరెక్టర్ గురించి చెప్పారనమాట అలాగే ఎస్ఎస్ రాజ్మౌళి అనేవారు కీరవాణి సంగీతాన్ని కూడా బేసిక్గా పెట్టుకుంటారు ప్రతి సినిమాలో కూడా మర్యాదరామన్నలో కూడా కీరవాణిని అలాగే బాహుబలిలో కూడా కీరవాణి సంగీతం అనేది కంపల్సరీ ఉంటుంది వాళ్ళు కూడా రిలేటివ్సే అనేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట కాబట్టి అంత హెల్పింగ్ నేచరున్న మన ఎస్ఎస్ రాజ్మౌళి అంటే నాకు చాలా ఇష్టమండి ఆయన క్రియేటివిటీ ఏమిటో ఆయనిని జక్కన్న అని కూడా అంటారనమాట ఎందుకంటే అంత బాగా శిల్పాన్ని చెక్కినట్టుగ సినిమాని కూడా చెక్కి చెక్కి చెక్కి ప్రజలకిస్తాఋ అనమాట దానికెన్ని ఆర్ఆర్ఆర్కి ఒక నంది అవార్డ్లు వచ్చినాయి డాన్స్కు వచ్చినాయి ఇప్పుడు అందులో ఆయన క్రియేటివిటీ ఏమిటో ప్రపంచానికే తెలిసిపోయిందండి ఆస్కార్ అవార్డ్ వల్ల నాకు ఎస్ఎస్ రాజ్మౌళి అంటే చాలా ఇష్టమండి